హలో మీ పేరు సిద్దునా అదే మరి నిన్న మొన్న క్యాన్సర్ టెస్ట్ చేయించుకున్నారు కదా మీకు క్యాన్సర్ ఉందని ఇప్పుడు రేపోర్ట్స్ వచ్చాయి మీరు ఏమి కంగారు పడకండి అది ఫస్ట్ స్టేజ్లో ఉంది భయపడకండి సో మెడిసిన్స్ వాడితే సరిపోతుంది కొంచెం ఫుడ్ కూడా హెల్తి ఫుడ్ తినండి అంటే ఆకుకూరలు ఎక్కువగా తినండి వెజిటేబుల్స్ కూడా తినండి క్యారెట్ బీట్రూట్ కొంచెం బ్లడ్ ఎక్కువగా ఉంటే బాగుంటుంది మీకు ఫస్ట్ స్టేజ్ కాబట్టి మీరు ఏమి భయపడకండి టాబ్లెట్ నేను చెప్తాను ఆ టాబ్లెట్స్ తీసుకుని వాడండి డైలీ మీరు ఒకసారి హాస్పిటల్కి రావాలి మీకు ఖాళీ ఉన్నప్పుడు రండి ఒకసారి రేపు మీ ఖాళీ ఉంటే రండి కొన్ని టెస్టులు చేయాలి అంటే క్యాన్సర్ కాబట్టి ఒకసారి బీపీ షుగర్ కూడా ఉంది ఏమో చెక్ చేస్తాను రేపు మార్నింగ్ టెన్కి రండి ఒకసారి మీ రిపోర్ట్స్ తీసుకుని రండి మీ దగ్గర ఏమన్న పాతవి ఏమన్న వేరే హాస్పటల్కి వెళ్ళి చూపించుకున్న ఏమైన రిపోర్ట్స్ ఉంటే తీసుకు రండి మేము ఇప్పుడు ఇచ్చే టాబ్లెట్స్ మాత్రమే వాడండి ఇంకా వేరే టాబ్లెట్స్ ఏమి కూడ వాడద్దు మీరు రేపు రండి మీరు ఏమి కంగారు పడకండి అది మొత్తం పోతుంది ఏదైన ఆపరేషన్ గట్ట చేయాల ఏమో అని మీరు మనసులో పెట్టుకోద్దు మెడిషన్తో తగ్గిపోద్ది నేను ఇచ్చే టాబ్లెట్స్ డైలీ త్రీ టైమ్స్ వేసుకుంటే సరిపోద్ది ఓకే అండి రేపు మార్నింగ్ అయితే టెన్కి రండి ఓకే అండి ఓకే